ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జోక్లు వేసే ప్రోగ్రామ్స్ కానీ కొత్తవి ఏంటంటే కొత్త కొత్తగా వస్తున్నాయి ఏంటంటే వాళ్ళు ఒక స్టేజ్లా క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ ఏంటంటే స్టాండ్అప్ కమెడియన్గా ఇలాగా ఒక ఈవెంట్ అంటూ పెట్టి వాళ్ళు అందరినీ నవ్వించేటట్టు అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేయడం అనేది కొత్త ఆలోచన తెచ్చారు దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా కోపంలో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం వల్ల హ్యాపీగా అయిపోయి నవ్వుకొని నవ్వుకొని ఇంటికి వస్తారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు టెన్షన్ రిలీఫ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం కొంచెం మనం షేర్ చేసుకున్నట్టు వాళ్ళ ప్రాబ్లం మనం కొంచెం సాల్వ్ చేసినట్టు అనిపిస్తుంది కూడా అలాగే ఆ మూకీ యాక్షన్ స్టాండర్డ్ కమెడియన్ చేసే జోక్స్ కానీ లేవ లేకపోతే వాళ్ళ ఎంటర్టైన్ చేసే విధానం కానీ చాలా అంటే చాలా జనాలు అందరూ ఎట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉంటాయి